రైస్వే ఉందండి మీ దగ్గర మీ షాప్లో రైస్ ఉంటుందా

ఓకే సరే అయితే మీ దగ్గర ఏ టైప్ పుస్తకాలు ఉంటాయండి కాస్ట్లీ ఓకే వై వైట్ బ్లాంక్ బ్లాంక్ పేపర్ వైట్ బుక్స్ ఉంటాయండి వైట్ వైట్ నోట్ బుక్స్ రెండు రకాలు అవి కావాలండి చిన్నవి పెద్దవి మంచి క్వాలిటీ చిన్నవి ఒక నార్మల్గా ఉన్న పర్లేదండి రెండు వందలు పేజీలు పుస్తకాలు ఇవ్వు సార్ రెండు వందల పేజీలు ఎంత పడతుంది ఎంత పడుతున్నాయి ఓకే

డెబ్బై ఐదు వేలుకి కన్ఫార్మ్ చేయండి అవి ఒక ఇరవై ఇవ్వండి

ఫుల్లు ఒక ముప్పై అండి ఏంటండి తక్కువ సరిపోతాయి అండి ఏ ఫోర్ షీట్ బైండిల్స్ ఉన్నాయండి ఏ ఫోర్ షీట్ బండిల్స్ ఓకే రెండు బండిల్స్ అవి ఒకటి కావాలండి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి అన్నీ సబ్జెక్ట్లు అన్నీ రకాల సబ్జెక్ట్లు ఉంటాయా మీ దగ్గర

ఓకే అవి రావడానికి ఎన్ని రోజులు పడుతాయండి ఓకే అవి వచ్చాక అన్నీ సబ్జెక్ట్స్ ఎంత పడుతాయి మొత్తం అవి ఎంత పడుతాయండి టెక్స్ట్ బుక్స్ సరే అండి సరే అండి అయితే థ్యాంక్ యూ